కాకినాడ జిల్లాలో ముఖ్యమైన పరిసరాలు పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి ఈ జిల్లాలో ఏవైనా కార్యాలు ఇంకా కార్యారయాలు ఇంకా సంఘ సంఘాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు శ్రీ భవాని కంస్ట్రక్టింగ్ లిమిటెడ్ ఇంకా మూడో వన్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి ఉదాహరణకు ప్రస్తా వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో దుని దూచి వారి కోట కూడా ఉండేది ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న ఈ పరిసర ప్రాంతాలు నగరం యొక్క తూర్పు ప్రాంతంలో సముద్ర తీరం నుండి వేరు చేస్తుంది కాకినాడకి అగ్ని ఆగ్నేయంగా కాకినాడ అకాంతం ఉంది ఈ ప్రాంతంలోని మడ అరువులు మడ అడవులు ఉన్నాయి భారతదేశంలో అతి పెద్ద మడ అడవుల్లో రెండవ స్థానంలో ఇది పేర్కొంది కాకినాడ జిల్లాలో రకరకాల పరిసర ప్రాంతాలు ఉన్నాయి ఉదాహరణకు భానుగుడి జంక్షన్ వెంకట్ నగర్ అని ఎన్నో ఆహ్లాదకరమైనవి ఉన్నాయి ఇంకా ఎన్నో పరిశ్రమల వలన ఈ కాకినాడ అభివృ అభివృద్ధి చెందుతూ ఉన్నది రకరకాల సిమెంట్ ఫ్యాక్టరీలతోనూ ఇంకా ఇండస్ట్రీ ఫ్యాక్టరీలతోనూ ఆయిల్ ఫ్యాక్టరీలతోనూ ఉప్పు ఫ్యాక్టరీలతోని కూడా ఇది ఏకమై ఉన్నది బీచ్ రోడ్డులోను ఆర్కే బీచ్ రోడ్డులోను కూడా ఒక అందమైన ఫ్యాక్టరీ ఉన్నది